డిజిటల్ బ్యాంకింగ్ అనేది మీ బ్యాంక్ ఖాతాను ఆన్లైన్ లేదా మొబైల్ అప్లికేషన్ లో యాక్సస్ చేయడం బ్యాంక్ శాఖకు వెళ్ళకుండా డబ్బును బదిలీ చేయడం చెల్లించడం మరియు ఖాతా లావాదేవీలను పర్యవేక్షించడం వంటి బ్యాంకింగ్ సేవలను ఆన్లైన్ లో అందించడం డిజిటల్ బ్యాంకింగ్ అనేది బ్యాంకింగ్ ను మరింత సులభం చేస్తుంది ఎందుకంటే ఇది మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ బ్యాంకింగ్ ను అందిస్తుంది మీరు ఎప్పుడైనా ఎక్కడైనా మీ బ్యాంక్ ఖాతాకు యాక్సస్ చేయవచ్చు మరియు లావాదేవీలను నిర్వహించవచ్చు ఇది మీకు మీ బ్యాంకింగ్ ను నిర్వహించడానికి మరింత సమయం మరియు శక్తిని ఉపయోగించడానికి అనుమతిస్తుంది డిజిటల్ బ్యాంకింగు మీకు మరింత సౌకర్యవంతమయిన బ్యాంకింగ్ ను కూడా అందిస్తుంది మీరు బ్యాంక్ శాఖకు వెళ్ళకుండా మీ ఖాతా లావాదేవీలను పర్యవేక్షించవచ్చు మరియు చెల్లించవచ్చు ఇది మీకు మీ సమయాన్ని ఆదా చేయడానికి మరియు బ్యాంకింగ్ కు సంబందించిన చింతలను తగ్గించడానికి సహాయపడుతుంది డిజిటల్ బ్యాంకింగ్ మరింత సరసమయిన బ్యాంకింగ్ ను కూడా అందిస్తుంది మీరు బ్యాంక్ శాఖలో బ్యాంకింగ్ చేయడానికి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు ఇది మీ బ్యాంకింగ్ ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది మనుషులతో మాట్లాడే వీలులేకపోవడం కొంతమంది ప్రజలకు గందరగోళంగా ఉంటుంది అయితే చాలా బ్యాంకులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సేవను అందిస్తాయి ఇది మీకు సహాయం కావాలంటే మీకు మనిషితో మాట్లాడే అవకాశాన్ని ఇస్తుంది డిజిటల్ బ్యాంకింగ్ అనేది బ్యాంకింగ్ ను మరింత సులభం సౌకర్యవంతమయిన మరియు సరసమైనదిగా చేసే ఒక శక్తివంతమయిన సాధనం ఇది మీ బ్యాంకింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి మరియు మీ సమయాన్ని మరియు శక్తిని ఆదా చేయడంలో మీకు సహాయపడుతుంది